నాకు ఎలా అంటే సా సాంగ్స్లో నాకైతే లిరికల్ సాంగ్స్ ఒకటి చాలా ఇష్టము ఏంటంటే అది నేను కొ అది ఏ పొల్లుపోకుండా నాకు లిరిక్స్ ఉన్నాయనంటే ఆటోమేటిక్గా నేనది నేర్చుకొని పాడతాను అందులో ఏంటంటే నాకు కొన్ని సాంగ్స్ అంటేనే ఎక్కువ ఇష్టం అదేంటంటే స్మూత్గా అలాగే ఎలా ఉంటుందనంటే కొంచెం మాస్గా కాకుండా క్లాస్గా ఉండే సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అందులో మొన్న రీసెంట్గా రిలీజ్ అయినా మూవీ నుంచి జైలర్ మూవీ నుంచి సాంగ్స్ బీజీఎం కొన్ని ఇష్టము అలాగే ఇంకా ఏంటంటే బీస్ట్ మూవీ సాంగ్స్ కూడా ఇష్టము అందులో అరబీ కుట్టు సాంగ్సు అరబీ కుట్టీ కలిపి ఇచ్చారు కాబట్టీ ఆ సాంగ్స్ నాకు బాగా నచ్చినాయి నాకు అలాగ కొత్త కొత్త ట్యూన్స్ కనిపెట్టి పాడే సాంగ్స్ అని అంటే నాకు చాలా ఇష్టం